డ్రాయింగ్లో అత్యంత సవాళ్ళతో కూడిన కొన్ని అంశాలు స్ ఉన్నాయి అయితే వాటిని మనం కొంచెం అధిగమించవచ్చు మనం డ్రాయింగ్ అనేది డైలీ గీస్తూ ఉండాలి కొన్ని చిత్రాలను చూస్తూ వాటితోటి మనం ఎలా గీయగలగాలి అనే ఒక అంశం మన యొక్క బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి దాని ప్రకారం మనం ఉపయోగించే పెన్సిల్తోటి మంచిగా గీస్తూ ఉండాలి ఎక్కువ సార్లు మనం తప్పులు గీయకుండా ఆ బొమ్మని చూస్తూ ఎలాగా ఉందో దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ అదే రూపంలో మనం గీస్తూ ఉండాలి అయితే మొదట్లో ఇది ఇలా గీయటం అనేది చాలా కష్టం కొంత మనం సాధన ద్వారా ఈ పద్దతిని నేర్చుకోవచ్చు ప్రతి రోజు మనం సాధన చేస్తూ ఉంటే మనం గీసే బొమ్మలు బాగా వస్తూ ఉంటాయి మనం ఎప్పుడో ఒకసారి గీయటం కాదు రోజు గీస్తూ ఉంటే మనకి మంచిగా గీయటం అనేది వస్తుంది కాబట్టి రోజు సాధన ద్వారా మనం ఎలాంటి బొమ్మలని అయినా గీయటానికి మనకి కొంచెం ప్రోత్సాహం వస్తుంది అలాగే మనం మంచిగా గీయగలుగుతాము